ఆంధ్రప్రదేశ్లో ఒక సంపన్న సంస్కృతిక మరియు చారిత్రక కలిగిన రాష్ట్రం ఇక్కడ అనేక రకాల స్థానిక వినోదాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి వీటిలో వీధి ప్రదర్శనలు స్థానిక పండుగలు మరియు సంప్రదాయ కళలు ఉన్నాయి వీధి ప్రదర్శనలలో నృత్యాలు సంగీతాలు జానపద కళలు రాష్ట్రంలో అనేక పట్టణాల్లో గ్రామాల్లోనూ కూడా వీధి ప్రదర్శనలు నిర్వహిస్తారు ప్రసిద్ధ కొన్ని ప్రసిద్ధిగా వీధి ప్రదర్శనలలో భరతనాట్యం కూచిపూడి నాట్యం యక్షగానం మరియు బుట్ట బొమ్మలు ఉంటాయి కూచిపూడి నాట్యాలు నాట్యాలు నృత్య నృత్యం బాగా జరుగుతుంది మళ్ళీ స్థానిక పండుగలలో అయితే స్థానిక పండుగలు అయితే క్రిస్మస్ దసరా సంక్రాంతి మరియు హోలీ ప్రధానమైనవి ఈ పండుగల సందర్శనంగా అనేక రకాల సంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించబడతాయి వీటిలో వీధి ప్రదర్శనలు మతపరమైన ఉత్సవాలు మరియు సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు ఉంటాయి సంప్రదాయ కళల్లో అయితే శిల్పం నృత్యం సంగీతం మరియు సాహిత్యం ఈ కళలు రాష్ట్రం యొక్క సంస్కృతిక మరియు చారిత్రక ప్రతిబింబిస్తాయి చిత్రలేఖనం సంప్రదాయ కళ మన సాంప్రదాయంలో ఎక్కువగా శిల్పాలకు నృత్యాలకు సంగీతాలకు సాహిత్యంకు సంప్రదాయ కళలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల సాంప్రదాయ కళలు ఉన్నాయి